నమస్కారం అండి సురేష్ ట్రావెల్స్ ఏనా నా పేరు హరి మేము మా ఇంటి వద్ద నుండి కాకినాడ వెళ్ళటానికి కొన్ని వాహనాలు కావాలి మీ దగ్గర సరిపడ వాహనాలు ఉంటాయని విన్నాను మేము పదహారవ తారీఖున అక్టోబర్ పదహారవ తారీఖున ఇక్కడ మా ఇంటి నుండి కాకినాడ వెళ్ళటానికి నిర్ణయించుకున్నాము మీ దగ్గర కొన్ని వాహనాలు ఉంటాయని విన్నాను అవి ఓ ఎర్టికా మరియు షిఫ్ట్ సుజుకి ఇటువంటివి ఉంటాయని ఆశిస్తున్నాను అందులో నాకు ఇష్టమైనవి ఎర్టికా వాహనము అందులో అయితే మా కుటుంబం మొత్తం సరిపడ సరిపోతారు కావున మీ దగ్గర ఉన్న వాహనాల్లో ఎర్టికా వాహనాన్ని మీరు పంపాలని కోరుతున్నాను పదహారోవ తారీఖున అవి లేనిచో వేరే ఇంకొక ఏదైన నలుగురు ఆరుగురు పట్టే విధంగా ఉండే వాహనంను పంపాలని కోరుతున్నాను దీని కొరకు మీకు ఏమైన అడ్వాన్స్ లాంటివి పంపాలా లేదా ఫుల్లు అమౌంటు అనేది మీకు ఇవ్వాలా అన్నది మాతో చెప్పండి పదహారవ తారీఖున మేము ఉదయమే మేము పది గంటలకు బయల్దేరాలని నిర్ణయించుకుంటున్నాము ధన్యవాదములు